నాటు కోళ్ళు పెంచడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి అవి రోజుకొకటి ఎగ్గు కోడిగుడ్డు పెడుతుంది ఇరవై ఒక్క రోజులైనంక వాటిని పొదిగేత్తాం వాటివల్ల మళ్ళా పిల్లలవుతాయి ఇరవై ఒక్క పిల్లయినంక వాటికి చిన్న చిన్న దానా ఇంటి ముందే చల్లడం వల్ల అవి పెరుగుతాయి అవి పెరిగినాక మళ్ళా మొత్తం తిప్పుకుంటుంది పె పెరుగుతాయి అవి కూడా మళ్ళా పిల్లలు అంతా ఆవుతాయి మళ్ళా అవి కూడా గుడ్లకు పెడతాయి వీటి వల్ల ఫుల్లు లాభాలు అవి మస్తు దేశం కోళ్ళని మస్తు మంది వాటిని పావరాపడతారు ఇష్టపడతారు అవి కొనడం వల్ల అవి అవీటికంటే ఇవి తింటే ఆరోగ్యం మంచిది మన దేశపు కోళ్ళని బాగా భరమిస్తారు ఊళ్ళల్లోలు బాగా తింటర్రు అందరూ సిటీలోళ్ళు కూడా వాటికెనకకు పోరు ఎంత కోడిపుంజులైనా మంచిది అని బాగా ఇష్టపడతరు అవి ఎగ్గు కూడా ఒక్కొక్కరు వట్టిది వట్టిది కూడా తాగుతారు కొట్టుకుని అవి తింటే మస్తు ఆరోగ్యానికి మంచిది ఎలాంటి జబ్బులు రావని అదొక ఎగ్గు తాగి మళ్ళా దానితోటి ఎగ్గడు ఆయిల్ కూడా తాగితే ఇంకా మంచిదని అట్లా తాగుతారు ఆరోగ్యంగా ఉండడం కోసం అట్లా తింటారు అట్లుంటారు అవిటి వల్ల మంచిది ఆరోగ్యం మంచిగుంటదని అవి తింటారు ఇవీటికి మందులు ఎక్కువనే ఇవి తినరు దేశపు కోళ్ళే మంచివని ఇష్టపడి బాగా మంది తింటారు